యోగ ఎన్ని సమస్యలకో పరిష్కారం అని చెప్పవచ్చు ఇందులోని ఆసనాలు చాలా సమస్యలను దూరం చేసింది ఈ ఆసనాలు వయసుతో సంబంధం లేకుండా అరవై సంవత్సరంలోని చేయవచ్చు దీనివలన మీ పోశ్చర్ బ్యాలెన్సింగ్ ఫ్లెక్సిబిలిటీ మార్గాన్ని ఉంటాయని యోగ యోగ గురువుగారు చెప్పారు సులభాసన్ జీర్ణ శరీరాసన్ ఏక పాదాసన్ వృక్షాసన్ తాడాసన్ ఇలాంటివి మరి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవి చేయడం వల్ల మన బాడీ అనేది ఫ్లెక్సిబిలిటీగా ఎంతో బాగుంటుంది మనం హెల్దీ కూడా హెల్తీగా కూడా ఉంటాము